సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నేను రిలయన్స్ కంపెనీకి చెందినటువంటి ఫోనుని మొట్టమొదట వాడడం జరిగింది అది నా యొక్క మొట్టమొదటి ఫోను దానిలో కేవలం అంకెలను నొక్కుకోవడానికి మరియు చిన్న చిన్న సందేశాలను పంపుకోవడానికి మాత్రమే ఉండేది ఆ కాలంలో అది చాలా గొప్ప ఫోను కేవలం మనం ఇతరులతో మాట్లాడుకోవడానికి చిన్నచిన్న సంక్షిప్త మెసేజులు పంపుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడేది కానీ ఇప్పుడు నేటి కాలంలో ఎంతో సాంకేతికత అభివృద్ధి చెంది ఎన్నో మార్పులను సంతరించుకున్నాయి ముఖ్యంగా ఇంటర్నెట్ మొదలైనవి అన్నీ కూడా మనం ఈ ఫోనులలోనే చూస్తున్నాము ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచం మొత్తమే మారిపోయింది సాంగేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందడం మొదలు పెట్టింది ఎంతగా అంటే మనం నమ్మలేనంతగా నేను మొట్టమొదటిగా వాడినప్పుడు ఫోను కేవలం చిన్న చిన్న మెసేజులు మాత్రమే పంపుకోవడానికి ఉంటే ఈ కాలంలో స్మార్ట్ ఫోనులో పెద్ద పెద్ద మెసేజులు వీడియో కాల్స్ మరియు ఇంటర్నెట్ ఉపయోగించి సినిమాలు చూడడం మరియు వినోదాలను పొందడం అలాగే వీడియో కాల్స్ మాట్లాడుకోవడం వంటి ఎన్నో మార్పులు ఇప్పుడు వచ్చాయి ఎంత పెద్ద సినిమాని అయినా నిమిషాల్లో మనం దీనిలో చూడగలుగుతున్నాం అలాగే ఎప్పుడు కావస్తే అప్పుడు మనం వీడియో కాల్ చేసి మనం వాటితో మనం మాట్లాడుగోగలుగుతున్నాం ఎంతగా మారింది అంటే వీటిని ఉపయోగించడం లేకపోతే మనం ఆరోజు ఏదో కోల్పోయినట్టుగా మనకు ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి కానీ ఒక్కోసారి నేను ఆలోచించుకున్నప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నేను వాడిన ఫోన్ని ఇప్పుడి ఫోన్ని పక్కన పెడితే చాలా ఎంతగానో మారిపోయింది ఆ మార్పు మనం ఊహించలేనంతగా మారింది ఈ మార్పుని సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో లోకం ఎంత అభివృద్ధి చెందిందో మనం గమనించవచ్చు ఈ స్మార్ట్ ఫోనులలోనే మనం క్లాసులు వినడం వంటివి కూడా చేస్తున్నాం ఎన్నో అద్భుతమైన పనులను ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి చేస్తున్నాం ఒకప్పుడు చిన్న మెసేజ్ పంపించడానికి ఎంతో ఇబ్బంది పడే కాలం నుండి పెద్ద పెద్ద సినిమాలను సైతం పెద్దపెద్ద డేటాను సైతం నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోని మనం చూడగలుగుతున్నాం ఈ మార్పులు మనం అసలు ఊహించలేనంతగా ఉన్నది